తెలంగాణ యొక్క అత్యంత ముఖ్యమైన కొన్ని సంస్కృతిక సాంప్రదాయ ఆచారాలు ఏంటంటే మనం మాట్లాడే భాషలు సాహిత్యం నృత్యాలు పండుగలు మతం కళలు చాలా ఉంటాయి వంటకాలు మనం తెలంగాణ భాషల విషయానికి వస్తే తెలంగాణలో చాలామంది తెలుగు మాట్లాడతారు సాహిత్యం విషయానికి వస్తే ఎంతోమంది కవులు కథకులు రచయితలు మన తెలంగాణలో పుట్టారు ఇంకా పండుగల విషయానికి వస్తే మనం బతుకమ్మ దసరా బోనాలు బక్రీద్ ఉగాది మకర సంక్రాంతి అని గురు పౌర్ణమి అని శ్రీరామనవమి అని ఎన్నో పండుగలను జరుపుకుంటాం మనం ఆ మతం ఈ మతం అనకుండా హిందు పండుగలను జరుపుకుంటాం ముస్లింల పండుగలను జరుపుకుంటాం అండ్ క్రిస్టియన్ పండుగలను కూడా మనం జరుపుకుంటాం ఘనంగా ఇంకా చాలా పండుగలు మన సంస్కృతికి సాంప్రదాయాలకు బట్టి కూడా ఉంటాయి బతుకమ్మ వస్తే ఎన్నో పూల అలంకరించి బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుకుంటు వాటి చుట్టు సంస్కృతిక సాంప్రదాయాలను ఆచరించి చాలా పండుగలను జరుపుకుంటాం ఇంకా తెలంగాణలో చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి తెలంగాణ వంటకానికి విషయాలకు వంటాల వంటల విషయానికి వస్తే మనం ఎన్నో వంటకాలను చూసుకుంటాం ఇంకా మనం ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వంటకాలు ఏంటంటే వంకాయ మనం పండుగలప్పుడు ఎన్నో పిండి వంటకాలను చేసుకుంటాం సున్నుండలు ఆవకాయ ఇంకా చాలా స్వీట్లను కూడా మనం ఇష్టపడతాం తెలంగాణ భాషలో తెలంగాణలో